నేను ఈ మధ్యకాలంలో వన్ప్లస్ మొబైల్ ఒకటి తీసుకున్నానండి అయితే మొబైల్ వచ్చేసి నేను ఇక్కడ లోకల్గానే తణుకులోనే నాకు తెలిసిన మా అత్త గ్రామానికి దగ్గరలో ఒక టౌన్ ఉంది అనుకో అక్కడ బిగ్సి అని చెప్పి ఒక షాప్ ఉంటే ఆ షాప్లో వన్ప్లస్ నార్డ్ మొబైల్ కూడా తీసుకున్నాను అయితే నేను తీసుకున్న కొత్తలో ఫోన్ అయితే చాలా బాగుండేది ఇప్పుడిప్పుడు నేను ఫోన్లో కొన్ని కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాను అంటే ఎలాంటివంటే ఫోను హీట్ రా ఎక్కువ హీట్ రావడం అలాగే ఫోన్ ఎక్కువగా హ్యాంగ్ అవడం ఇటువంటి ఇష్యూస్ అన్ని నేను మొబైల్లో చూస్తున్నాను అంటే నాకు ఈ మధ్యకాలంలో ఇంకొక ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే వన్ప్లస్ మొబైల్స్ అనేవి ఎక్కువగా స్క్రీన్ను స్క్రీన్ పైన బ్లూ గ్రీన్ కలర్ లైట్ అనేది స్ట్రైట్ లైన్స్ అనేవి వచ్చేస్తున్నాయి అని తెలిసింది అయితే అది హార్డ్వేర్ ఇష్యూ సాఫ్ట్వేర్కి సంబంధించిన ప్రాబ్లం వల్ల అది అలా అవుతుంది అని చెప్పి నేను చాలామంది దగ్గర విన్నాను నాకు ఎప్పుడైతే అది నాకు విన్నాను నాకు అప్పుడే కొంచెం ఇంకా ఎక్కువగా భయం అనేది స్టార్ట్ అయ్యింది ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడింది నాకు మొబైల్ కొంచెం నాకు బాధగానే ఉంది ఎందుకంటే ఇంకొక మొబైల్ తీసుకుంటే బాగుండు అని అనిపించింది కాకపోతే ఏంటంటే ఫోను అయితే ప్రస్తుతానికి ఎటువంటి బ్లాక్ స్క్రీన్ మీద ఇష్యూస్ ఏమీ లేవు కానీ ఫ్యూచర్లో ఏదైనా మళ్ళీ రావచ్చు అనే ఒక భయమైతే ఉంది కాకపోతే ఎనీవేస్ నేనైతే ఎవరి రికమండ్ చేయను ప్లస్ నేను ఫోన్ వల్ల కొన్నాను కాని నాకు సాటిస్ఫాక్షన్ లేదు